ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని అతిపెద్ద పర్యావరణ సమస్యలు ఏంటంటే ముందు వాయు కాలుష్యం ఇది ఎలా వచ్చింది అంటే దేశంలో వాహనాలు ఎక్కువ అయిపోవడం వల్ల ఆ వాహనంలో వాడే ఇందనంలో కల్తీ ఉండడం వల్ల మనకు ఈ వా వాయు కాలుష్యం జరుగుతుంది దీని వల్ల వివిధ రకాలన్నీ చిన్న వయసు నుంచి పెద్ద వయసులో గల ప్రజలకు ఈ హృదయ రోగాలు కానీ జబ్బులు కానీ వివిధ రకాలుగా వస్తున్నాయి దీంతోపాటుగా ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మ్ లో ఈ కరోనా రావడం వల్ల చాలా మంది నష్టనం ఆరోగ్యపరంగా నష్టపోయారు దాని తర్వాత ఈ ఆర్థిక ఆర్ధికంగా కూడా మనం చాలా నష్టపోయాము అందరికీ ఈ పనులు అనేవి లేకుండా పోయినాయి తినడానికి తిండి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది దానితో తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇంకో పర్యావరణ సమస్య ఏంటంటే మనకు పెద్ద పెద్ద చెట్లు రోడ్లు చుట్టుపక్కల ఉండేవి అవి రోడ్డు వెడల్పు విస్తారం చేసున్నాం అని ఆ చెట్లను కొట్టేశారు దానివల్ల సరైన సమయానికి వర్షాలు పడడం కానీ సరైన గాలులు రావడం కానీ సరైన మన్ను సరైన అవసరాన్ని బట్టి మనకు ఆక్సిజన్ అందడం తక్కువ అయిపోయింది దీనివల్ల చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల పెద్ద వాళ్ళ వరుకు కూడా ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే మనకు దగ్గరలో ఈ మన సెల్ ఫోను టవర్ పెట్టడం వల్ల ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఆ చిన్నపిల్లలు కడుపులో ఉన్న పిల్లలకు అంగవైకల్యం రావడం దాని పరంగా ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లో యొక్క రేడియంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు చుట్టు ఉండే పక్షులు నాశనం అయిపోవడం వాటి యొక్క పునా ఇవి ఈ మనకు అందుబాటులో లేకపోవడం ఇంతకు ముందు మనం ఉదయాన్ని లేస్తే ఈ పిచ్చుకలు కానీ ఆ తర్వాత ఈ మన పక్షులు కానీ మనకు వాటి యొక్క అరుపులు మనకు వినబడేవి ఒక ఆహ్లాదంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ల వాడకం వల్ల ప్లస్ ఈ యొక్క టవర్లు మనకు అందుబాటులో ఉండటం వల్ల అవి వాటి జాతి అంతరించిపోయింది ఆ తర్వాత మనకు సంవత్సరానికి ఒకసారి వలస పక్షులు వచ్చేవి అవి కూడా ఇప్పుడు రావడం ఆగిపోయినాయి మనకు సరైన సమయంలో వర్షాలు కూడా పడటం లేదు ఆ వర్షాలు పడకపోవడం వల్ల నదులన్నీ ఎండిపోయి దాని తర్వాత అవి అక్కడ ఉన్న జల ఈ జల జలా వనరులు కానీ జలజీవాలు కానీ అవన్నీ నశించిపోయినాయి అవి మనకి అందుబాటులో లేకపోయినాయి ప్రతి వస్తువు కూడా మనకు అందుబాటులో లేకుండా అధిక ధరల్లో అమ్ముడుపోతున్నాయి ఆ తర్వాత ఇప్పుడు దీనివల్ల అడవుల్లో కూడా అక్కడున్న ఈ అడవులు గాలి వీచడాలు అవి వాటిని రాసుకొని అక్కడ అక్కడ ఉన్నటువంటి జీ జీవరాసులు పులులు కానీ జింకలు కానీ అక్కడ ఉన్న జంతువులన్నీ వాటికి ఆహారాలు లేకుండా అవి చనిపోవడం వాటి ఉనికి లేకపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ కొన్ని పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలు కూడాను ఈ సెగల వల్ల ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల అవి కూడా అంతరించిపోతున్నాయి ఈ కొండలు కూడా ఈ యొక్క వాతావరణంలో మార్పు రావడం బట్టి ఆ కొండలు కూడా చర్యలు విరిగి కింద పడిపోతున్నాయి సముద్రం కూడా ఇప్పుడు మనం చుట్టుపక్కల కొన్ని ఫ్యాక్టరీలు పెట్టున్నారు ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ మొత్తము కాలువల ద్వారా సముద్రంలో పంపడం బట్టి ఆ సముద్రంలో నివసించే జీవరాసులన్నీ కూడా చనిపోతున్నాయి వాటి ద్వారా వచ్చే ఆ జీవరాసులని ఉదాహరణకు చేపలు ఉన్నాయి రొయ్యలున్నాయి ఇవ్వన్నీ మనం తరచుగా ఆహారంలో ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ కలుషితాలు కావడం వల్ల అవి కూడా మొత్తం విష పదార్థాలు అయిపోయి మనకు శరీరపరం కానీ ఆరోగ్యపరం కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అవి అంతరించిపోతున్నాయి మనకు ప్రకృతి సహజమైనటువంటి జీవరాసులన్నీ వినాశనానికి గురి అవుతున్నాయి ఇంకా దీనివల్ల ఏంటంటే వర్షాలు కూడా పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు ఏ సీజన్లో పడాల్సిన వర్షాలు ఆ వర్షం పడకుండా ఎండాకాలంలో వర్షకాలాలు ఆ తర్వాత వర్షాకాలంలో చలికాలం కూడా వర్షాకాలలు రావడం ఈ అదుతరుపులే వాతావరణంలో కంపల్సరీ మార్పులు ఏర్పడుతుంది ఇప్పుడు సంవత్సరానికి ఆరు నెలలు ఎండాకాలం ఉంటుంది మిగతా నాలుగు నెలలు ఇట్టా వర్షాకాలం ఒక రెండు నెలలు చలికాలం ఆ మార్పు వస్తుంది ఇది మనం ఈరోజు దీనికి తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు మన ఈ యొక్క విద్యార్థులు చదువుకుంటున్నారు వారు సరైన ఆధారం లేకుండా వాటి యొక్క పని తెలియకుండా పాపం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు వాళ్ళకు వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యం కలగటం లేదు ఇది నేను చూస్తున్న మన భారతదేశంలో ఉన్నటువంటి మార్పులు